కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ డేస్ అండ్ యువర్ కాలేజ్ డేస్ ఇన్ తెలుగు చైల్డ్హుడ్ డేస్ అండ్ కాలేజ్ డేస్ తెలుగులోనా కాలేజ్లో చదువుకున్నప్పుడే చాలా బాగుండేది ఇప్పుడు ఉద్యోగానికి వచ్చేసరికి అంతా కష్టం అయిపోతుంది అంటే కాలేజ్లో అంటారా డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో ఎంతో బాగుండేది ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాము చక్కగా లోపటికి వెళ్ళిపోయినాము నేను అయితే లాస్ట్ బెంచ్ అండి బాయ్ సో లాస్ట్ బెంచ్లో కూర్చున్న క్యాండిడేట్స్ అందరితో మెల్లగా మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకోవడం వాళ్ళని పరిచయాలు చేసుకోవడం నువ్వేం చేస్తావు నువ్వేమి చేస్తావు మీ ఫాదర్ ఏం చేస్తారు వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా మీవు అనీ లాస్ట్ బెంచెర్స్తో ఈజీగా ఉండేది పెద్ద కష్టమేమి అనిపించేది కాదు కానీ కాకపోతే ఫ్రంట్ బెంచెర్స్తోనే కొంచెం కష్టం అయ్యేది వాళ్ళు సరిగా మాట్లాడండిరా అంటే మాట్లాడేవాళ్ళు కాదు ఏదో చదువు మహారాజులు అన్నట్టుగా చూసే వా చేసేవాళ్ళు వాళ్ళు మాకు ఏమో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కాకపోతే ఇక లేడీస్ విషయానికి వస్తే కొంచెం పరిచయాలు పెంచుకోవడంలో కొంచెం ఇబ్బంది పడ్డాము వాళ్ళు ఏమనుకుంటారనో వీళ్ళు ఏమనుకుంటారనో అనుకున్నాము మెల్ల మెల్ల మెల్ల మెల్లగా ఒక వారం పదిహేను రోజులలో వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం జరిగింది మంచిగా మాట్లాడటం జరిగింది ఫ్రెండ్షిప్ బాగానే చేసుకోవడం జరిగింది ఫ్రంట్ బెంచస్ వాళ్ళతో కూడా వాళ్ళ పరిస్థితి ఏంటిది ఏం కథ అని మాకు అర్థం అవడం జరిగింది అది అంతా అయిపోయిన తరువాత మేము కూడా ఈ వారం పది రోజులలో చుట్టు ప్రక్కల ఏమేమి ఉన్నాయి ఏమేం లేదు కాలేజ్కి ఇక అంత దూరం నుంచి వస్తున్నాము ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయాము లాస్ట్ బెంచ్లో ఎనిమిది మంది ఉండేవాళ్ళము మేము మూడు బెంచ్లు కలుపుకునేసి ఆ ఎనిమిది మంది ఒక గ్యాంగ్లా తయారైపోవడం ఈ పదిహేను రోజులలో ఈ పదిహేను రోజులలోనే మళ్ళీ లెక్చర్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క క్లాస్ తీసుకోవడము వాళ్ళు పరిచయాలు పెరగడము బాగుండేది అప్పుడే ఒకటి రెండు డౌట్స్ వచ్చేసరికి వాళ్ళు క్లాస్లు చెబుతుంటే ఒకటి రెండు డౌట్స్ వచ్చేసరికి అబ్బా మీరు అంత చదివేటోల్లారా అంత చదివేవాళ్ళు అయితే బ్యాక్ బెంచ్లో ఎందుకురా అదిరా ఇదిరా అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అనడము బాగుండేది గమ్మత్తుగా ఉండేది లంచ్ టైంలో కానివ్వండి లేకపోతే కాలేజ్ అయిపోయిన తా తరువాత కానీ కాలేజ్కి బయట క్యాంటీన్స్ ఉంటాయి కదా బయట క్యాంటీన్స్లలో కూర్చొనేసి వన్ బై టూ ఛాయ్లు అప్పుడు చాలా బాగుండేవి వన్ బై టూ ఛాయ్లు రూపాయి ఛాయ్ వన్ బై టూ ఛాయ్లు త్రాగడము ఎనిమిది మంది కలిసి లేకపోతేనేమో వన్ బై టూ కూల్ డ్రింక్స్ అప్పుడు థమ్స్ అప్ గ్లాస్ బాటిల్స్లలో వచ్చేది రోష్ అని చెప్పేసి చేర్స్ అని చెప్పేసి కొట్టుకునేసి ఒక సంతోషంగా ఉండేది అన్నమాట అంతా అయిపోయిన తరువాత ఆడవాళ్ళతో కూడా కొంచెం పరిచయాలు ఎక్కువ పెరగడము టీచర్స్ కూడా అలవాటైపోవడము అంతా బాగానే ఉండేది అది అంతా అయిపోయిన తరువాత మెల్లమెల్లగా స్టడీస్కి మేము దూరం అవ్వడము ఎంజాయ్మెంట్స్కి ఎక్కువ అవ్వడము సాయంత్రం ఆరు గంటలు కాగానే ఫ్రెండ్స్ అందరితో ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంచెం గ్రౌండ్లా తయారు చేసుకొనేసి అంటే నీట్గా తయారు చేసుకొనేసి వాలీబాల్ కోసం మొత్తం అంతా ప్రిపరేషన్స్ చేసుకున్నాము

ఒకసారి చిన్నగా ఏమైనా అన్నాము అంటే వాళ్ళు అలిగి కూర్చునే వాళ్ళు గొడవ పడేవాళ్ళు ఇక తరువాత మళ్ళీ ఇక వాళ్ళు ఇక వాళ్ళు ఎట్లా అయిపోతారు అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడకపోవడము మేము మాట్లాడించినా మాట్లాడకపోవడము గొడవ సారీ అని చెప్పినా ఒప్పుకోకపోవడము ఓ రమా రచ్చ రంబోలా ఉండేది సో వాళ్ళను వదిలిపెట్టే వాళ్ళము దాదాపుగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఎనిమిది మంది ఫ్రెండ్సే మంచిగా ఎంజాయ్ఫుల్గా ఉండేవాళ్ళము వన్ ఇయర్లో మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా ఎట్లా ఉంటుంది ఏం కథ అన్నీ తెలుసుకున్నాము మా సీనియర్స్ మాకు ర్యాగింగ్ చేయడం అప్పట్లో ర్యాగింగ్ ఉండేది ఇప్పుడు ర్యాగింగ్ లేదట యాక్చువల్లీ కానీ అప్పట్లో ర్యాగింగ్ ఉండేది మంచిగా మా సీనియర్స్ మమ్మల్ని కూర్చో పెట్టేసేసి క్వశ్చన్స్ అడగడము వాలీబాల్ ఇచ్చేసేసి ఇక్కడి నుంచి అక్కడిదాకా కొట్టమని చెప్పడము క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి క్రికెట్ ఆడిపించేవాళ్ళు కొన్ని తిక్క పనులు చేపించేవాళ్ళు మాతో అంటే అమ్మాయిలకి లెటర్ ఇవ్వడము లెటర్లో ఏం వ్రాసి ఉండేది కాదు ఏం కాదు కానీ లెటర్ ఇచ్చేసి నువ్వే ఇచ్చినట్టు ఇవ్వరా అని చెప్పడము అంటే ఒక తమాషా వాళ్ళు ఏమి అంటారో చూద్దాము అని చెప్పేసి అట్లా మా పద్ధతి ప్రకారంగా మేము కూడా లెటర్లు ఇచ్చేవాళ్ళము అంతా బాగానే ఉండేది ఇక అటూ ఇటూ అయిపోయిన తరువాత మధ్యలో హాలిడేస్లు దసరా హాలిడేస్లని కష్టమయ్యేది కొంచెం ఫ్రెండ్స్ దూరంగా ఉండేవాళ్ళము తరువాత దసరా హాలిడేస్ అయిపోయిన తరువాత మళ్ళీ కలవడము మళ్ళీ కూర్చునేసి మందు పార్టీలు చేసుకోవడము దసరా హాలిడేస్ అయిపోయిన తరువాత మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తరువాత మళ్ళీ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అప్పుడు ఒక భయం ఉండేది అమ్మా ఎగ్జామ్సా అమ్మా ఎగ్జామ్సా అమ్మా ఎగ్జామ్సా అని చెప్పేసి అప్పట్లో మేం చదివేటప్పుడు ఏంటంటే పాస్ మార్క్స్ వచ్చేసి ముప్పై ఐదు మార్కులు ఉండేది వందకి అది అరవై మార్కులు వచ్చినవి అంటే వాళ్ళు ఎంతో చదువు చదివేవాళ్ళు అన్నమాట అర్థం మాకు మా ఎనభై మా బ్యాక్ బెంచెర్స్ అందరికీ కూడా చక్కగా నలభై రెండు నలభై మూడు లాస్ట్ చాలు మాకు అది ఏం చేసేది ఉంది దాంతో డిగ్రీలో ఏం చేసేది ఉంటుంది సో అట్లా అయిపోయింది ప్రీ ఫైనల్స్ అంతా అయిపోయిన తరువాత ఫైనల్ ఎగ్జామ్స్ ఎక్కడా సెంటర్ పడుతుందా ఎక్కడ సెంటర్ పడుతుందా అని చెప్పేసి అనుకునేవాళ్ళము ఊళ్ళోనే సెంటర్స్ ఒక్కొక్క దోస్త్ ఒక్కొక్క సెంటర్లో పడేవాళ్ళు అంతా ప్రొద్దున అంతా కలుసుకునే వాళ్ళము కాదు కానీ సాయంత్రం ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అందరం కలిసి మళ్ళీ క్యాంటీన్కి వచ్చేసి క్యాంటీన్లో కూర్చునేసి ఒక ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ముచ్చట్లు పెట్టుకొని నువ్వు ఎట్లా వ్రాసావు ఎగ్జామ్ నువ్వు ఎట్లా వ్రాసినావు అని చెప్పి అడగడము కాకపోతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ ఎనిమిది మంది ఫ్రెండ్స్ కాస్త ఈ వన్ ఇయర్లో మేము ఏ